చెప్పండి మేడమ్ థ్యాంక్ యూ మేడమ్ మమ్మల్ని విజిట్ చేసినందుకు మీ పెట్ పేరు మేడమ్ అ ఓకే మేడమ్ ఏ ఫుడ్ ఇష్టంగా తింటుంది మేడమ్ హ ఓకే మేడమ్ మరి దాన్ని ఫ్రెష్ అంటే గ్రూమింగ్కి ఏమైనా మీరు ఏది వాడితే మీరు అంటే పెట్కి వాడుతుందో చెప్తారా హ ఆ ఓకే ఓకే ఓకే మేడమ్ అయితే మేడమ్ మరి మీరు దీనికి మేము హాస్పిటాలిటీ కూడా మెయింటైన్ చేస్తున్నాము అంటే ఏమైనా మధ్యలో దానికి ఏమైనా డిసీజ్ వచ్చి ఏమైనా ఇబ్బందిగా అది ఫీల్ అవుతున్నా కూడా మేము మంచి సర్వీస్ ఇవ్వగలుగుతాము మీ ఫోన్ నెంబర్ ఏమైనా ఇస్తారా ఓకే మేడమ్ మమ్మల్ని విజిట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ మీరు మళ్ళీ ఎప్పుడు బ్యాక్ వస్తారు మేడమ్ అంటే రిటర్న్ ఎప్పుడు వస్తారు ఓకే ఓకే మేడమ్ ఈ మధ్యలో ఏమైనా డౌట్స్ ఉంటే మీకు కాల్ చేస్తాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ మమ్మల్ని విజిట్ చేసినందుకు